నేను మా ఏరియాలో ఏంటంటే బట్టలు షాపులనేవి లేవు ఆ బట్టల షాపులు లేకపోవడం మేము ఇక్కడ్నించే వేరే చోటకి వెళ్లి కొనుక్కోవాల్సి వస్తుంది అదే అది మా ఇంటి దగ్గర ఉంటే కనుక వే మేమంతా దూరం వెళ్లాల్సిన అవసరం ఉండదు కదా సో దానివల్ల అంత దూరం వెళ్లడం ప్రెషర్ ఎక్కువైపోతుంది అంత దూరం వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తుంది సో ఏంటంటే నేను ఆ షాప్ కనుక పెడితే నాకు ప్రాఫిట్స్ వస్తాయని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను ఒకవేళ ఇంకా ఏమైనా ఇంకా ఏమైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఆ బట్టల షాప్తో పాటు ఇంకోటి స్టేషనరీ షాప్ ఒకటి పెట్టుకుంటే బెస్ట్ ఎందుకంటే స్టూడెంట్స్ కూడా చాలా మందికి పెన్ కావాలన్నా పెన్సిల్ కావాలన్నా బుక్కు కావాలన్నా ఏం కావాలన్నా సరే వేరే చోట కెళ్ళి తెచ్చుకుంటున్నారు వాళ్ళు అదే నేను నా దగ్గరలో పెడితే అందరు నా దగ్గరికి వస్తారు దానివల్ల నాకు ప్రాఫిట్ వస్తుందని చెప్పి నేనాశించి నేను అంటూ స్టార్ట్ చేయాలననుకుంటున్నాను నా ప్రస్తుతం నేనైతే అనుకునేవి ఈ రెండే ఈ రెండిట్లో ఏదో ఒకటి పెడదామనైతే అనుకుంటున్నాను దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయని మాత్రం నేను ఖచ్చితంగా ఆశిస్తున్నాను ఎందుకంటే అవి ఇక్కడ్ లేవు లేవు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మన దగ్గరికి వస్తారు మనం మన తోచినంత మనం వేరే చోట తక్కువ రేటుక్కొని మనకి కొంచం ప్రాఫిట్ వచ్చేటట్టు అలాగే వాళ్ళక్కూడా తగినంత రేట్లో ఇస్తే కనుక మనకి ప్రాఫిట్ వస్తుందని నేనాశించి నేను ఈ రెండు ఒకవేళ పెట్టాలనుకుంటే ఈ రెండు స్టార్ట్ చేద్దాం అననుకుంటున్నాను